హలో ఎవరు ఆ చెప్పు చెప్పు ఏడున్నావు అవునా చేద్దాం తెచ్చుకున్నా నేను కంకర్లు సిమెంట్లు తె అది చెయ్యలేదు అన్న అవి ఒకడు చెప్తే నాకు తెలవదు ఎన్ని ఎన్ని ఎన్ని టన్నులు తేవాలని తెల్వదన్నా నేను కాళీను ఇసక మళ్ళీ ఈట్లు చెప్పినావవు కదా అవే తెచ్చుకున్నాను నేను సిమెంట్లు వెయ్యి ఈట్లు తెప్పించినా చూడు అన్నా సిమెంట్ రేపు చెప్పిన ఒక లారీ వస్తుందంటా అదే నువ్వు రేపు జల్ది వస్తే మంచిగా చేద్దామని ఎంతమంది లేబర్ తెస్తున్నవు నేను ఎవ్వరిని చెప్పలేదు నువ్వే ఏమో

ఎప్పుడు కంప్లీట్ చేపిస్తావు అన్న అది మొత్తం సరే సరే మరి రేపు జల్ది రా కొంచెం రేపు మేము పూజ చెయ్యాలీ సరే సరే రేపు జల్ది రా అని చెప్తున నేను రేపు జల్ది రా ఒకరు ఇద్దరు ముగ్గురు లేబర్లు తెప్పించుకో మంచిగా

ఏం పేమెంట్ అది మళ్ళీ ఏం చెయ్యాలి చెప్పు ఏమైనది పేమెంట్ ఏమైంది పేమెంట్ ఎట్లా మరి పేమెంట్ ఎట్లా ఇద్దాం చెప్తాను నీకు ఫోన్ చేసి రేపు పొద్దున